నా స్నేహితులతో కలిసి నేను రెండుసార్లు రెండు మూడు సార్లు బైక్ ప్రయాణానికి వెళ్ళాను బంధువులతో అయితే ఎప్పుడు వెళ్ళలేదు సో ఈ ట్రిప్లో మొదట మేము ఏమైనా చూడని దూరదూర ప్రదేశంలో ఉన్న స్థానాలు అంటే మంచి మంచి వీక్షించడానికి కనులకి ఆహ్లాదం ఉండే ప్రదేశాలను ఏన్నుకుంటాం రెండోది అక్కడికి వెళ్ళడానికి ఎంత గమ్యం ఎంత సమయం పడుతుంది ఎంత దార్లో తినడానికి ఏమైనా ఉంటాయా దార్లో లేకపోతే ఈ లాడ్జిలు అలాంటివి ఏమైనా ఉంటాయా ఇవన్నీ కనుక్కుంటాం ఇలాంటివన్నీ మేము రోడ్డు ప్రయాణాలు చేస్తున్నప్పుడు నేను నా స్నేహితులు చాలా రెండు మూడు సార్లు వెళ్ళాము మేము స్నేహితులతో కలిసి ఆ రెండు మూడు సార్లు కూడా మేము ఇటువంటివి అన్నీ ఇవన్నీ అంచనాల వేసుకోని బయలుదేరాం మేము కానీ ఈ ఈ నా మట్టుకు నేను చెప్పేది ఏంటి అంటే మనం ఎప్పుడైనా సరే దేనికైనా వెళ్ళినప్పుడు ఇవన్నీ ఇలాగా ఇవన్నీఇలా ముందుగా జాగ్రత్తగా మనం అన్ని ఊహించుకోని వెళ్తే మంచిది అని నా అభిప్రాయం బిజీ స్కెడ్యూల్ అంటే నాకు బిజీ స్కెడ్యూల్ అంటే ఎప్పుడు వరకు నేను ఎప్పుడు బిజీ స్కెడ్యూల్ నేను ఎప్పుడు చెప్పలేను ఎప్పుడైనా ఎక్కువ సమయం మిల్ ఓపెన్ చేసుకున్నా సరే సాయంత్రం అంతా సమయం అంత ఖాళీగా మేము వెళ్తే రెండు మూడు రోజులు సెలవు పెట్టుకోని వెళ్తాం ఇటువంటి వాటికి మా స్నేహితులం అందరితో కలిపి